ఎవరన్నా ఉన్నారండి నేను ఇన్స్యూరెన్స్ ఏజెన్సీ నుంచి వచ్చానండి నేను ఒక ఇన్స్యూరెన్స్ ఏజెంటుని ఇన్స్యూరెన్స్ నేను మీ ఇంట్లోకి ఎవరికన్నా కట్టించడం కోసమని ఉందేమో అని వచ్చామండి నేను మీకు ఒకసారి చెప్పమంటారండీ ఇన్స్యూరెన్స్ గురించి అది ఇప్పుడు ఇన్స్యూరెన్స్లు ఇదివరకు ఏంటంటేనండి ఎవరికో ఒక్కరికే కట్టేవారండి పెద్దవాళ్ళకి మాత్రమే తీసుకునేవారు ఇన్స్యూరెన్స్ అనేది ఇప్పుడేటంటే ఇది పెద్దోళ్ళకే కాకుండా పిల్లలకి కూడా తీసుకుంటున్నారండీ ఈ మధ్య కాలంలో అదే అది ఇప్పుడు చిన్నప్పుడు పుట్టగానే తీసుకునేదానుండి పుట్టకుండానే ముందుగానే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే తీసుకునేవి కూడా ఉన్నాయండి ఏంటంటే వాళ్ళు తరువాత వాళ్ళ భవిష్యత్తు కోసం చూసుకోవడం కోసం అనేది వీళ్ళు ఇప్పుడు పెట్టింది అండి ఇది ఇది చిన్నప్పట్నుంచి మీరే ఇది పుట్టకముందు కడుపులో అప్పట్నుంచి కట్టిన ఒక మూడు సంవత్సరాలు లోపు పదిహేను సంవత్సరాలుకు ఉంటుందండి పది సంవత్సరాలుకి ఉంటుంది ఇరవై సంవత్సరాలుకి ఉంటుంది ఇప్పుడు మీరు కట్టిందంతా ఎప్పుడు వస్తదంటే మీరు మార్చ్ ముప్పై కడితే కనుక పద్దెనిమిది సంవత్సరాలుకి దాటిన తర్వాత మీరు తీసుకోవాల్సి ఉంటుందండి డబ్బులు అప్పుడు ఏమన్నా మీకు దేనికన్నా ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ తీసుకోడానికే మీకు పనికొస్తాయండి దానికోసం అది నే మీరు తీసుకునేదానిమీద కా మీరేంత కా కడదాం అనుకుంటున్నారో దానిబట్టి మీకు నెలకి ఎంత కట్టాలో అనేది ఉంటుందండి మీకు పది సంవత్సరాలకి ఉంటుందండి పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఉంటుందండి మీకు పదిహేను సంవత్సరాలకి వచ్చైతే ఒక రెండు నెలలో కంపెనీ కడుతుందండి పది నెలలకైతే ఒక నెల కడుతుందండి కంపెనీ ఇరవైదు సంవత్సరాలు పెట్టుకుంటే మూడు నెలలు మీరు కట్టక్కర్లేదు అండి కంపెనీ కట్టేస్తుంది అండి అయిపోయాక మీరే మీకు మొత్తం డబ్బులు క్లైమ్ చేసుకొచ్చు అండి తీసుకుంటారండి మ సరేనండి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకుని చెప్పండి మేము మరల వస్తాం అప్పుడు చెప్పండి మాకు సరే అండి